హలో నా పేరు స్వప్న అండి నేను పుట్టింది పెరిగింది అంతా పుత్తూరులోనే మా నాన్నగారు యోగానందము అమ్మగారు వచ్చేసి సెల్వి అనమాట నాకు తోడబుట్టిన ఇద్దరు అక్కలు ఉన్నారు గీత ఇంకొక అక్క పేరు వచ్చేసి సీత నేనే మూడోదాన్ని అనమాట తర్వాత వచ్చేసి నాకు నాన్నమ్మ తాతగారు ఉన్నారు రమేష్ నాన్నమ్మ వచ్చేసి గౌరీ అనమాట నా తోడపుట్టిన అక్కలిద్దరూ మా నాన్నగారికి తోడపుట్టిన తమ్ముడు ఒకడున్నాడు నా బాబాయి అనమాట తన పేరు వచ్చేసి చంద్రశేఖర్ తన వైఫ్ పేరు వచ్చేసి జగదీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు పాప పేరు వచ్చేసి అక్షయ బాబు పేరు వచ్చేసి గణేషు మా అక్కకి ఇద్దరికీ పెళ్లి అయిపోయిందండి నా అక్క హస్బెండ్ పేరు వచ్చేసి సురేష్ ఇంకో అక్క పే అక్క చిన్నక్క హస్బెండ్ పేరు వచ్చేసి కిరణ్ అనమాట వాళ్ళకి ఆ పెద్ద అక్కకు వచ్చేసి ఇద్దరు పిల్లలు ఉన్నారు బాబు ఇద్దరు బాబులే ట్విన్స్ అనమాట వాళ్ళు వాళ్ళ పేరు వచ్చేసి రవి అండ్ కిషోర్ అనమాట చిన్నక్క పిల్లలు వచ్చి ఇద్దరున్నారు ఒక బాబు ఒక పాప అనమాట బాబు పేరు వచ్చేసి బాబు పాప పేరు వచ్చేసి గీత మేము అందరూ వచ్చేసి ఎక్కడ బయట బయట పెళ్లి చేసి ఇవ్వలేదనమాట నాన్నగారు వాళ్ళంతా కూడా మా బంధువులే మామ పిల్లలు అనమాట మామ కొడుకులే వాళ్లంతా అక్కకి నాకు రిలేటివ్స్లో ఎవరు నాకు మామ కొడుకు ఎవరు లేరు అని చెప్పేసి నాన్నగారు బయటే చూశారు నాకు కానీ ఏం జరిగిందంటే నేను ఒక అతన్ని లవ్ చేశాను నాన్నగారికి చెప్పాను నాన్నగారు వచ్చేసి వద్దు మన ఫ్యామిలీకి లవ్ మ్యారేజ్ అంతా సెట్ అవ్వదు నువ్వు వచ్చేసి నేను చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని చెప్పారు నేను వచ్చేసి ఏం చెప్పానంటే మీరు ఇష్టపడితేనే నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను లేకపోతే నేను పెళ్లే చేసుకోను మీరు చూసిన అబ్బాయిని నేను చేసుకోను మీరు నేను నేను లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకో పెళ్లి చేసి పెట్టకపోతే నేను పెళ్లే చేసుకోను అని చెప్పి చెప్పాను చాలా స్ట్రగుల్ అయ్యాము తొమ్మిది సంవత్సరాలు వెయిట్ చేసాడు తను నా కోసము తర్వాత ఫైనల్గా వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి మాట్లాడమని చెప్పి నాన్నగారే చెప్పారు నేను ఇంకా చేసుకోనేమో అని నాన్నగారికి భయం వచ్చేసింది తర్వాత వాళ్ళింట్లో అబ్బాయి వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి మాట్లాడారు మొత్తము పెళ్లి ఖర్చులంతా కూడా నన్ను నేను లవ్ చేసిన అబ్బాయి పెట్టుకున్నారు వాళ్ళే పెళ్లి ఖర్చు అంత మా అత్తగారు మా మామగారు చాలా మంచివారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నా హస్బెండ్ పేరు వచ్చేసి కిరణు వాళ్ళ అమ్మ గారి పేరు మా అత్తగారి పేరు వచ్చేసి అనసూయమ్మ మా మామగారి పేరు పేరు వచ్చేసి ముత్తు కృష్ణయ్య మేమంతా ఒక్కటిగానే ఉంటాము ఫస్ట్ పెళ్లయిన కొత్తలో మేమంతా ఒకటిగానే ఉన్నాము తర్వాత వచ్చేసి మా హస్బెండ్కి మా తను బిజినెస్ చేస్తున్నాడు అనమాట ఏమైందంటే ఇప్పుడు కొంచెం మాకు దూరం అనిపించింది అనమాట మా అత్తగారి ఇంటి నుంచి అందుకని మేము బజార్లో ఇల్లు తీసుకొని బజార్లోనే ఉన్నాం అనమాట నాకు ఒక బాబు పుట్టాడు తన పేరు వచ్చేసి హయాను దానికి ఇప్పుడే మూడేళ్ళు అయింది తను స్కూల్కి వెళ్తున్నాడు తనంటే మా ఇద్దరికి చాలా ఇష్టము కిరణ్కి వచ్చి తోడబుట్టిన అక్క ఒక అమ్మాయి ఉంది కవిత అని చెప్పేసి కవిత వాళ్ళకు వచ్చి నలుగురు పిల్లలు అనమాట ఫస్ట్ డెలివరీలో ముగ్గురు ట్రిపులెట్స్ అనమాట తర్వాత సెకండ్ డెలివరీలో ఒక బాబు పుట్టాడు వాళ్ళు కూడా ఈ ఊర్లోనే ఉన్నారు పుత్తూరులోనే ఉన్నారు తరచు మేము కలుసుకుంటూ ఉంటాము ఆదివారం రోజు అలాగా మేము అందరూ కలుసుకుంటూ ఉంటాము మాట్లాడుకుంటాం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము ఫంక్షన్ ఏమన్నా వస్తే ఒకటిగా భోజనాలు చేసుకోవడము అలా ఇలా అని చెప్పి మేమంతా ఉమ్మడి కుటుంబంగానే ఉంటాము అంటే వారానికి ఒకసారి కలుసుకుంటాం అనమాట ఎ ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకోడం మాట్లాడుకోవడం కాకుండా ఏమైనా బాగాలేనప్పుడు ఒళ్ళు బాగాలేనప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడము వాళ్ళ వాళ్ళతో కలిసి మెలిసి ఉండడము మా వంటలు షేర్ చేసుకోవడము బాగాలేనప్పుడు వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకొని చూసుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము నాకు ఏ లోటు లేదు మా అత్తగారు ఇంట్లో నేను చాలా బాగా సంతోషంగా ఉన్నా మా హస్బెండ్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు ఇదే అండి నా గురించి